నేడు భారతదేశం ఎదురుకొంటున్న కొన్ని ముఖ్యమైన సవాళ్ళు ఏమిటంటే మెయిన్గా మన భారతదేశంలో ఇప్పుడున్న ఈ జనరేషన్లో మనకు హెల్త్ కేర్ని బాగా తీసుకుంటున్నారు ఎందుకంటే హెల్త్ అనేది బాగా ఈ మధ్యన కెమికల్స్ దానివల్ల కెమికల్స్ వాటిని బాగా యూజ్ చేస్తున్నారు సో అవన్నీ తొలగించడానికి వివిధ ప్రయత్నాలు చేస్తున్నారు ఇంకా మెయిన్గా మనకు భారతదేశంలో ప్లాస్టిక్ని నిరొధించడానికి చాలా చేస్తున్నారు కానీ ప్లాస్టిక్ని అందరూ వాడుతూనే ఉన్నారు సో కొన్ని కాలేజెస్ స్కూల్స్ అందరూ ఏం చేస్తున్నారు అంటే ఈ భారతదేశంలో పాస్టిక్ని అవాయిడ్ చేయాలి ప్లాస్టిక్ కవర్స్ వాడవద్దు ప్లాస్టిక్ పేపర్స్ వాడొద్దని చాలా చేస్తున్నారు అయినా కూడా ప్రజలు అందరూ ప్లాస్టిక్ని అలానే వాడుతుంటారు ఇంకా చాలా సవాళ్ళు ఉంటాయి లైక్ హెల్త్ కేర్ గురించి బయటి ఫుడ్ ఆయిల్ ఫుడ్ ఎక్కువ తినవద్దు అని చెప్తారు కానీ నార్మల్గా హైదరాబాద్లో ఉండేవాళ్ళు ఆఫీస్కి వెళ్ళేవాళ్ళు బయటి ఫుడ్డే ఎక్కువగా తింటారు అండ్ ఇంకా మనం హెల్త్కి హెల్త్ని చాలా బాగా చూసుకోవాలి ఎందుకంటే మనకున్న ఈ ఈ జనరేషన్లో కెమికల్స్ అవి ఇవి బాగా చూసుకుంటున్నారు ఇంకా ఎడ్యుకేషన్ ఇంకా చైల్డ్ ఒకప్పుడు ఉండేవి చైల్డ్ మ్యారేజెస్ కానీ ఇప్పుడు లేవు ఎందుకంటే ప్రతీ ఒక్క అమ్మాయి చదువుకోవాలి అనేది ఉంటుంది సో ఇప్పుడు చైల్డ్ మ్యారేజెస్ అనేవి అవాయిడ్ అయినాయి ఇప్పుడు అమ్మాయిలకు అబ్బాయిలకు ఒకేలాగా ఈక్వల్ ఉంది అండ్ ఇంకా ముఖ్యమైన సవాళ్ళు ఏంటి అంటే చదువుకోవాలి చదువు బాగా ఉండాలి అందరూ ఇంకా క్యాస్ట్ ఫీలింగ్ అనేది భారతదేశంలో చాలా ఉంది అది తొలగించాలి ఫస్ట్ ఇంకా ఇంకా చదువు హెల్త్ కేర్ స్టడీస్ ఇంకా మనం మెయిన్గా ముఖ్యమైన సవాళ్ళు ఏంటంటే మన సైనికులు చాలా మంది ఇక్కడ చనిపోతూ ఉంటున్నారు సో మనది ఏంటంటే మన బార్డర్ని మనం కాపాడుకుంటూ వస్తున్నాము కాబట్టి పాకిస్తాన్ వాళ్ళు మనని ఏం చేయకుండా చాలా మెయిన్గా సైనికులు చాలా చాలా అంటే చాలా కష్టపడతారు మన కోసం రాత్రి పగలు అవన్నీ కానీ ఇక్కడ అంతా ఎంత పిచ్చి పిచ్చిగా చేస్తూ ఉంటారు కానీ ఆర్మీ వాళ్ళు మన కోసం చేసే సాయం అసలు ఎప్పుడూ నమ్మొద్దు ఇంకా మెయిన్గా ఇక్కడ రైతులకు ఏంటంటే అసలు వర్షాలు రైతులు కొన్ని ఏమవుతున్నాయి అంటే కొన్ని ప్లేసెస్లో వర్షాలు పడక రైతులకు చాలా లాస్ వస్తున్నాయి అండ్ ఇంకా ఇంకా కొందరి ఇంట్లో ఒకప్పుడు కట్నాలు అనేవి లేక ఉండవద్దు డౌరీ తీసుకోవడం నేరం అని అంటారు కానీ ఇప్పుడు డౌరీ లేకుండా అసలు ఏం చేసుకుంటే ప్రభుత్వం ఎట్లా పరిష్కరిస్తుంది అంటే ఇప్పుడు హెల్త్ని ఒకప్పుడు మనకు కోవిడ్ వచ్చింది కోవిడ్ వల్ల చాలా అంటే చాలా లాసెస్ అవన్నీ వచ్చినాయి దానివల్ల మనం ఏం చేసాము అంటే వ్యాక్సిన్ అవన్నీ ప్రభుత్వం ప్రొవైడ్ చేసింది అండ్ హెల్త్ కేర్ను ఉంచడానికి ఇంకా ఇప్పుడున్న ఈ జనరేషన్లో మన హెల్త్ కేర్ని ఎట్లా తీసుకుంటుంది అంటే మెయిన్గా మంచి ఫుడ్ ఇంకా హెల్తీ ఫుడ్ ఇవ్వాలి ఇప్పుడున్న ఈ జనరేషన్లో హెల్త్ ఇష్యూస్ చాలా అయితే చాలా వస్తున్నాయి మనం హెల్త్ని ఎంత మం